పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం పుస్తకాలు మహాభారతం రామాయణము హనుమాన్ చాలీసా ఇలాంటి దేవుళ్ళకు సంబంధించినవి లలిత సహస్రనామాలు ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి పుస్తకాలలో ఇంతకుముం ఇది వరకు రోజులలో రామాయణము రాముడు సీత రాణి రుద్రమదేవి ఇలాంటి చేసినవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇలా ప్రతీ ఒక్కటి పుస్తకాల్లో అనువై ఉంటుంది ఇలాంటి పుస్తకాలు కూడా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా చదువుతూ ఉంటారు

మనకు తెలిసే విధంగా ప్రతీ ఒక్కటి ప్రచురింపబడి ఉంటాయి అలాంటి విషయాలు తెలుసుకోవడం ఇలాంటివి కనుక్కోవడం లాంటివి కూడా చాలా ఇష్టంగా ఉంటాయి పుస్తకాలలో ప్రతీ ఒక్కటి చాలా అనువుగా ఉంటుంది మనకు తెలియని విషయాల్లో కూడా రకరకాల విషయాలు కూడా పుస్తకాలలో ఉంటూ ఉంటాయి పుస్తకాలు చదవడం కూడా నాకు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది రకరకాల పుస్తకాలు కూడా చాలా బాగుంటాయి ప్రతీ ఒక్కటి చాలా మనకు తెలియని విషయాలు కూడా అందులో మనం నేర్చుకుంటూ ఉంటాము అందువల్ల పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం